చేపల వృత్తి అనేది అంత తేలికైనా వృత్తి కాదు ఇది అందరూ చేయగలిగే పని కాదు చేపలను పట్టాలంటే చాలా ఓర్పు సహనం ఉండాలి వేరే వృత్తి వాళ్ళు అందరూ ఏ కాలంలో అయినా పని చేసుకోగలరు ఏ కాలంలో అయినా వాళ్ళు పని చేసుకొని బతక గలరు కానీ చేపలు పట్టే వ్యక్తి మాత్రం ఒక వర్షాకాలంలోనే చేపలని పట్టి బతకగలుగుతాడు